కాకినాడలో ఉష్ణోగ్రత్తలనేవీ ఎండాకాలం లాతే చాలా ఎక్కువున్నాయ్ ఎందుకంటే ఫార్టీ వన్ ఫార్టీ టూ డిగ్రీస్ వరకు వెల్లిపోయిన సెల్సియస్ ఫార్టీ వన్ ఫార్టీ టూ డిగ్రీస్ సెల్సియస్కు వెళ్ళిపోయినంత ఎండక్కూడ మనం ఇక్కడ కాకినాడలో చూడొచ్చు మొన్న కూడా అంతే వర్షాలు పడినప్పుడు కూడా అంతే కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉంది వర్షాలు పడినా సరే చాలా ఎక్కువ వర్షాలనేది కాకినాడలో పడినాయి అన్నమాట ఇంకా ఎండలాతే ఇంకా చెప్పనవసరం లేదు ఎంత ఆ టైమ్లో అయితే మధ్యాన్నం మాట్లు బయటకి రావడానికి కూడా అసలు ఒప్పుకునేదే కాదు అంత ఎండుండేది భరించలేని ఎండనే డీహైడ్రేట్ అయిపోయేది అమ్మో కాకినాడలో ఉష్ణోగ్రత్తలనేవి చాలా ఎక్కువున్నాయి కాని కాలం కొత్త ఇంకా మా మానుకోవడం తప్పదు కదా ఇంకలాగ ఫ్లచ్ వచ్చినప్పుడు కూడా అంతే వింటర్ అంటే పర్వాలేదు కొంచం వింటర్లో శీతాకాలంలో అలా అంటే పర్వాలేదు క్లైమేట్ బాగానే ఉంటుంది క్లైమేట్ చెంజీ అవ్వి లైఫ్స్టైల్ ఎలా మారిపోయిందంటే ఇంకా టైమ్లో మేం బయటికొచ్చేవాళ్ళం కూడా కాదన్మాట ఎక్కువేంటంటే నేను ఎఫెక్ట్ అయిపోయినంత ఎండకి నాకు ఫీవర్ అనేది వచ్చేసిందన్నమాట అంత ఎండలో నేను వర్క్ చేసి వల్ల నాకు ఫీవర్ అనేది వచ్చేసింది అప్పుడు నేను వన్ వీక్ అనేది నేను కంప్లీట్ హాస్పిటల్లో ఉన్నానన్నమాట బెడ్ రెస్ట్ అనేది డాక్టర్ తీసుకోవాలి అని అన్నారు సో ఆ వన్ మంత్ నేను అలాగే బె హాస్పిటల్లో అనేది ఉండడం జరిగింది ఆ ఎండల వల్ల ఇంకా మే అ ఇంకా చెప్పవసరం లేదు ఇంకా జూన్లో కూడా ఎండలు ఇంకెలా ఉన్నాయి అంటే మే నెలలో అయితే ఎలా ఉన్నాయో సేమ్ అ అవే మనకి కంటిన్యూ అయిపోయింది ఎండలు అనేవి జూన్ నెలలో జూన్ జూలై వరకు కూడా అంతే ఎండలు అనేవి అలాగే ఉన్నాయి వర్షాలు జూలైలో నెలలు ఒకే ఒక నెల పడినట్టు ఉంది చాలా హెవీగా పడింది అదొక్క నెల మాత్రం పెద్దగా వర్షాలనేవి పెద్దగా ఈ నాకు తెలిసి ఈ వర్షాకాలంలో పెద్ద ఏం పడలేదనుకుంటున్నా